చెప్పండి బాబు గుడి రోజు ఓపెన్లోనే ఉంటుంది బాబు ఏమంటే ప్రొద్దున ఆరు నుండి పది పదిన్నర వరకు ఉంటాము రోజు ఏమైనా విశేష దినాలు ఏమైన్నా పండుగలు ఉన్నప్పుడు పన్నెండు వరకు ఉంటుంది ప్రొద్దున ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే సాయంత్రం ఒక నాలుగున్నర ఐదు వరకు క్లోజ్ చేసి ఉంటుంది గుడి అయితే ఎవరు రావడానికి ఉండదు దర్శించుకోవడానికి ఆయ్ ఇంకా సాయంత్రం ఐదున్నర ఆరు అలా ఓపెన్ అయ్యి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఉంటుంది

ఏయ్ మధ్యాహ్నం ఉండదు బాబు మధ్యాహ్నం ఉండదు సాయంత్రం ఆరు ఆరుకు ఓపెన్ చేసి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్య వరకు ఉంటుంది నిత్య అన్నదానం ఉండదు అండి ఇక్కడ అంత దానం చేసే వాళ్ళు ఎక్కువ ఏమి లేరు ఏమన్నా శుభకార్యాలు పండుగలు విశేష దినాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నదానం ఉంటుంది వారంలో ఇక్కడ సోమవారం శుక్రవారం అలా జరుగుతు ఉంటాయండి నిత్యాన్నదానం అయితే ఉండదు అండి ఇక్కడ

ఇంకా ఏమన్న తెలుసుకోవాలి అనుకుంటున్నారా అండి ఇవి చాలా విశేషమైన గుడి అండి ఎన్నో సంవత్సరాల నుంటి ఇక్కడ స్వామి వారు కొలువై ఉన్నారు ఇక్కడ నిత్యా విశేషాలు జరుగుతు ఉంటాయి అష్టోత్తర పూజలు మంగళవారం శుక్రవారం ఇలా శుభపర్వదినాల్లో జరుగుతు ఉంటాయి భక్తులు అభిషేకంలో అయితే రోజు పాల్గొంటు ఉంటారు ఈ అష్టోత్తర పూజలు ఇవన్నీ ఏమన్నా శుభదినాలు ఉన్నప్పుడు అందరు తెలుసుకుంటు వస్తున్నారు అం ఈ మధ్య ఇంకా మీరు కూడా పాల్గొనవచ్చు బాబు అ అభిషేకం ఎప్పుడు ఉంటుంది మీరు కావాలన్న దర్శనం చేసుకొని పాల్గొనవచ్చు ఇంకా విశేష దినాాల్లో అష్టోత్తర పూజలు అప్పుడప్పుడు హోమాలు చేస్తు ఉంటారు

ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటున్నారా బాబు వస్తు ఉండండి బాబు మంగళవారము శుక్రవారం అలా జరుగుతు ఉంటాయి వస్తు ఉండండి మీ పెద్దలు ఎవరన్న ఉన్న దర్శనం చేసుకొని వెళ్లమనండి స్వామివారిని అలాగే బాబు మంచిది బాబు ప్రసాదం తీసుకొని వెళ్ళండి నేను అక్కడే టై వెళ్ళేటప్పుడు తీసుకోండి ఇంక అలాగే బాబు ఉంటాం అండి